నేను దగ్గు జలుబు మరియు తలనొప్పి సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ కరోనా ఫ్లూ లేదా ఇతర చిన్న ఆరోగ్యాల వల్ల నేను సమస్యను ఎదుర్కొన్నాను దీనికి నేను వైరల్ ఇన్ఫెక్షన్ జలుబు అలర్జీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వంటి ఇన్ఫెక్షన్లు ఎదుర్కొన్నాను ఈ యొక్క పనితీరు తాగడం పనీరు తాగడం వెచ్చని పానీయాలు విటమిన్ సి ఆసుపత్రి సలహా అలానే పెద్దవారు సలహాలు ఇంట్లో ఉన్నవారి సలహాలు తీసుకుని నా యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి నాకు ముందడుగు వేశాను నావొక వైరల్ ఇన్ఫెక్షను సాధారణ జలుబు ఫ్లూ లేదా కోవిడ్ నైంటీన్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు జలుబు జలుబు వల్ల దగ్గు తల నొప్పి గరగలా అనే లక్షణాలు లా వచ్చావి అలానే ఎలర్జీలు వాతావరణం వోట్కాలు పంటల దూళి వంట వంటి ఎలర్జీ కారణాల

తలపక్కల ఇన్ఫెక్షన్ లేదా గొంతు దగ్గుతో కూడిన ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చాయి అలాగే ఈ యొక్క పరిష్కరాల కోసం పన్నీరుత్రాగడం వెచ్చని నీరు త్రాగడం విటమిన్ సి టాబ్లెట్ వేసుకోడం పండ్లు తీసుకోవడం ఆసుపత్రి సలహాదారులొక సలహా తీసుకుని ముందడుగు వెయ్యడం వల్ల మంచు ముంచుకోవడం తరువాత పన్నీరు త్రాగడం ముంచుకోవడం తగినంత నీరు త్రాగడం జలుబును తగ్గిస్తుంది అలానే వెచ్చని పానీయాలు గోరువెచ్చని నీళ్ళు తేనేె అల్లం చెక్క లేదా షద్దేపు చెబ్బులు దగగును తగ్గిస్తాయి విటమిన్ సి అలానే పండ్లు వేప తీసుకోడం అలానే ఇమ్యూనిటీ బలపరుస్తుంది అలానే మంచి బలమైన ఆహారాలు చపాతీలు పండ్లు ఖర్జూరాలు అలానే మంచి ఒక జ్యూస్ పండ్ల రసాలు అల్లం వెల్లుల్లి అలానే అలానే ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళ సలహా అలానే ఆసుపత్రి వాళ్ళు ఇచ్చిన సలహా మందులు అలానే దగ్గుతో తలనొప్పితో బాధపడుతున్న అందువల్ల మంచి ఒక విటమిన్ సి టాబ్లెటు వెచ్చని పానీయాలు తేనే అల్లం చెక్క లే లేదా అల్లం చెక్కా షద్ధపు చర్చలు దగ్గు దగ్గుని తగ్గిస్తాయి అలానే వేడి నీళ్ళ స్నానం అలానే ఒక వేడి నీరు యొక్క ఆహారం వేడి నీరు యొక్క పానీయాలు వేడి యొక్క పదార్థాలు ఒంటికి వంటికి తగినంత ఇవ్వడం వల్ల ఒంట్లో ఉన్న బ్యాక్టీరియా జరం దగ్గు జలుబు తలనొప్పి తగ్గడానికి మార్గాలు చూపిస్తూ ఉంటాయి మార్గాలు ఈ యొక్క ఈ యొక్క పానీయాలు రసాయనాలు ఈ యొక్క వేడి నీరు వేడి యొక్క పదార్థాలు తినడం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం కుదుటపడడానికి మెరుగుపరుచుకోడానికి అలానే విటమిన్ సి తీసుకోడం వల్ల వెచ్చని పానీయాలు పన్నీరు త్రాగడం ఆసుపత్రి వాళ్ళ సలహాలు తీసుకోడం మందులు వేసుకోడం పాలు గుడ్లు పెరుగు అన్నం జ్యూసులు ఇవన్నీ తీసుకోడం వలన ఆరోగ్యం మెరుగుపర్చుకోడానికి మార్గం ఒక ముందుకెళ్ళచ్చు అలానే వెచ్చని పానీయాలు అన్నం వెచ్చని పా జ్యూస్ మంచి జ్యూసులు వెచ్చని ఒక ఆహార పదార్థాలు వెచ్చని పాలు అలానే విటమిన్ సి టాబ్లెట్టు విటమిన్ బి ఇవి తీసుకోడం వల్ల ఆరోగ్యం మెరుగుపరచుకోవచ్చు